నమస్కారం ఎవరు కావాలండి లోపలికి రండి వచ్చి కూర్చోండి నేను కూడా చాలా రోజుల నుంచి ఒక పాల ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుందాం అనుకుంటున్నాను వాటి గురించి కొంచెం నాకు వివరించండి నేను మా వారు ఇంకా మా ఇద్దరు పిల్లలు ఎందుకు అండి అలాగే అండి అంటే ఇప్పుడు మా పిల్లల పేరున పాలసీ అని ఎన్ని సంవత్సరాలు కట్టాలండి వడ్డీ ఎంత పడుతుంది అండి సరే అండి నేను మా వారిని అడిగి మీకు చెప్తాను మీ నెంబర్ ఇచ్చి వెళ్ళండి సరే అండి